పిల్లలకి డ్రాయింగు పెయింటింగ్ వంటి కళలు ప్రారంభించడానికి సరైన వయసు అనేది ఉండదండి ఎందుకంటే ఆ వయసు చిన్నప్పుడు పిల్లలకు ఒక పెన్ను పెన్సిల్ ఇచ్చి ఏదైన బొమ్మలు వేసినప్పుడు వాళ్ళు వేసుకునేటటువంటి బొమ్మలను చూసి ఒక పిల్లవాడు బొమ్మ వేస్తున్నాడు డ్రాయింగ్ వేస్తాడు కలర్ వేస్తున్నాడు అనగానే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క కళని గుర్తించి దాన్ని అలాగ ఇంప్రూవ్ చేసినట్టు అయితే వాళ్ళు ఒక మంచి దారిలోకి వస్తారండి అంటే మంచి పెయింటర్గా కానీ పెయింటర్ కానీ డ్రాయింగ్ కానీ ఉంటారు వాళ్ళలో కళ ఉంది వయసు అనేది ఏమి అక్కర్లేదు వాళ్ళ యొక్క కళను ఏ వయసు అయినా సరే వాళ్ళ యొక్క కళను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం ఇ దీనికి దీనికి వయసుతో సంబంధం అనేది ఉండదు